టెక్నాలజీలలో వృత్తి నా జీవితాన్ని అనేక విధాలుగా మార్చింది ఇది నాకు భారీ మొత్తంలో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మరియు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి అనుమతించింది ఇది నాకు క్రొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మరియు క్రొత్త ప్రజలను కలవడానికి కూడా అనుమతించింది నేను నా స్మార్ట్ఫోనును అనేక విషయాల కోసం ఉపయోగిస్తున్నాను వీటిలో ఈమెయిల్ మరియు టెక్స్ట్ను పంపడం మరియు అందుకోసం అందుకోవడం వెబ్ను బ్రౌజ్ చేయడం మరియు సమాచారాన్ని కనుగొనడం ఫొటోలు మరియు వీడియోలను తీయడం మరియు చూడటం నా ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం నా కార్యక్రమాన్ని నిర్వహించడం వినోదం పొందడం టెక్నాలజీ కారణంగా టిక్కెట్లు హోటల్ బుకింగ్ బ్యాంకింగ్ పేమెంట్లు షాపింగ్ మరియు దేని గురించైనా సమాచారం పొందడం వంటి విషయాలు మరింత సులభం అయ్యాయి ఈ సేవలన్నీ ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఇది మనం వాటిని ఎక్కడి నుండి అయినా మరి ఎప్పుడైనా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది టెక్నాలజీలలో వృత్తి నా జీవితాన్ని మెరుగుపరిచింది ఇది నాకు మరింత నైపుణ్యం పొందడానికి ప్రజలను కలవడానికి మరియు ప్రపంచం మొత్తాన్ని అనువదించడానికి ఉపయోగపడుతుంది